సార్ సిటీ స్కూల్ ఏనా ఓకే సార్ అంటే నా పిల్లల్ని మీ స్కూల్ లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఒకళ్ళది ఫస్ట్ స్టాండర్డ్ ఇంకొకళ్ళది సెకండ్ స్టాండర్డ్ అనమాట ఓకే సార్ అంటే స్కూల్ బాగుంటుందా సార్ అన్నీ పరంగా స్టడీ పరంగా స్పోర్ట్స్ ఇవన్ని ఉంటాయా లేదా అనేసి మీకు కనుక్కుందాం అని ఫోన్ చేశాను

ఓకే సార్ ఓకే ఓకే ఓకే ఓకే సార్ ఏ ఎంత సార్ ఓకే సార్ ఓకే అవును సార్ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయా అదే ఫీజు దానికి మీరేనా మీదేనా లేకపోతే మేము మళ్ళీ కట్టుకోవాలా వేరేగా అంటే సెపరేట్ గా కట్టుకోవాలి ఫీజు కాకుండా ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఇంకా ఓకే ఓకే సార్ అంటే మిగతా ఇంకా టీచర్స్ గట్టా హైలీ క్వాలిఫైడ్ లేకపోతే మాములుగా చెప్పినవాళ్ళ ఓకే ఓకే ఓకే ఓకే ఓకే సార్ నేను రేపు మా పిల్లలని తీసుకొచ్చి మాట్లాడతాను సార్ ఓకే సార్ ఉంటాను ఓకే